భారతదేశంలో వాతావరణం ఒకప్పుడు చాలా అనుకూలంగా ఉండేది ప్రజలకు మంచి సహకరించే విధంగా ఉండేది ఋతుపవనాలు వర్షాలు ఎక్కువ పడేవి ఎండలు మద్యంగానే ఉండేది చలులు ఎక్కువ ఉండవు కాకపోతే ఇప్పుడు గ్లోబల్ వార్మేషన్ వల్ల భారతదేశంలో ఉష్ణగ్రతలు అధికంగా పెరిగిపోతున్నాయి ఎండాకాలం వస్తే ఎండలు భగ్గు మంటున్నాయి చలి కాలం అయితే అధిక చలులు చలి గాలులు వీచడం ముసలి వాళ్ళు చలి తట్టుకోలేకపోవడం ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి చలికాలంలో పొద్దున లేవడం అంటే చాలా కష్టంగా ఉంది మరియు పొల్యూషన్ కారణంగా అధిక ఉష్ణోగ్రతల సుత నమోదు అవుతున్నాయి